బస్సులు ఆర్టీసీ బస్సులు కానీ ఎర్ర బస్సులు కానీ ఉంటాయి సో అవి ఏమంటారు అంటే బస్సు ఇప్పుడు ఎలాగన్న ప్రభుత్వంలో ఆడవాళ్ళకి ఉచిత టికెటు ఇచ్చినప్పటికీ ఇప్పుడు జిల్లా నుంచి జిల్లాకి వెళ్ళాలి అన్నప్పుడు బస్సులనేవి చాలా ఇరుకంగా ఉంటాయి అలాగే రైలులో రెండోవ ప్రధానమైన ట్రాన్స్పోర్టేషన్స్ రైలు రైళ్లలో ఎప్పుడూ ఒక జనరల్ కంపార్ట్మెంట్ అనేది ఇరుకుగా ఎప్పుడూ మనుషులతో నిండి ఉంటుంది అందరూ ప్రతి ఒక మూడు బెర్తులు ఉంటే మూడు బర్థులలో ఇద్దరూ ఒక్కొక్క బత్తులో ఇద్దరూ లేదా ముగ్గురు మనుషులు పడుకుంటారు లేదా నాలుగు లేదా ఐదు మంది కూర్చుంటారు అలాగా జనరల్ బతిలో అనేది మనుషులు ఎప్పుడు కుక్కిసలాట నిండిపోయి ఉంటారు ఊపిరి ఆడడానికి కూడా కష్టంగా ఉంటుంది ఒక్కొక్క టైంలో కానీ ఎవరైతే డబ్బులు ఎక్కువగా కట్టి ఏసీ కంపార్ట్మెంట్ లేదా నాన్ ఏసీ కంపార్ట్మెంట్ని తీసుకుంటారు వాళ్లకి అది సౌకర్యంగానే ఉంటుంది కానీ రైళ్లలో వెళ్లడం అనేది జనరల్ కంపార్ట్మెంట్లో మనుషులకి అంతా అందుబాటుగాలో ఉన్న ఈ మ ఎక్కిన ప్రతిసారి ఇరుకుగా ఉంటుంది ఒకసారి నువ్వు కూర్చున్న దగ్గర నుంచి లేస్తే వాళ్ళు ఒకసారి నువ్వు అక్కడ వెళ్ళావు ఎందుకంటే ఆ సీట్ని వేరే వాళ్ళు ఆకుపై చేసేసుకుంటారు కాబట్టి సో అక్కడ నువ్వు వెళ్ళలేవు విమానాశ్రయాలు కానీ విమానాశ్రయాలు జనరల్గా మనుషులకి అవైలబుల్ ఉండవు ఇప్పటిలో ఎందుకంటే విమానం టికెట్ అనేది చాలా హైగా ఉంటుంది ఎప్పుడు ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్లాలన్నా లేదా చెన్నై వెళ్లాలన్నా నాలుగు ఐదు వేలు ఆరు వేలు నుంచి విమానానికి టికెట్ అనేది ఉంటుంది

చేయాలి చేసుకోవాలి అనడం అనేది అదొక పెద్ద విషయము చాలామంది మన దేశంలో ఉన్న చాలా మంది మనుషులు ఇప్పటిదాకా విమానం ఎక్కలేదు ఎందుకంటే ఒక్కొక్కసారి విమానం ఎక్కే టికెట్ ఖర్చు వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంటికి వచ్చే డబ్బులు అనమాట వాళ్ళు సంపాదించే నెలకు సంపాదించే డబ్బులు కొంతమంది ఆరు వేలు ఐదు వేలు సంపాదిస్తూ ఉంటారు

ఎందుకంటే మనిషి ఎప్పుడూ కూడా కంఫర్టబుల్గా ఏ ప్రాబ్లం లేకుండా ప్రయాణం చేయాలి అలాంటిది ఓ ఇద్దరు మనుషులు ఉండే ప్లేస్లో పదిమంది పదిహేను మంది ఉన్నప్పుడు అది చాలా ఇరకటంగా చాలా కష్టంగా అనే ప్రాబ్లం కష్టంగా ఉంటుంది ఇంకా ర రోడ్లలో మనుషులు కార్లు ఎక్కువ కొనడం వల్ల బండిలు ప్రతి ఒక్క ఇంట్లో మూడు నాలుగు బండిలు మూడు నాలుగు కార్లు లేదా ఒక మనిషికి ఒక కారు ఉన్న ఒక ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఒక కారు బండి ఉన్నప్పుడు అన్ని బండిలు ఒకటేసారి ఒకటే టైమ్స్లో వీక్ అవర్స్లో ఆఫీస్ అవర్స్లో బయటకు వచ్చేసరికి రోడ్లనేవి చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది తర్వాత ఇవి సంబంధించిన సమస్యలు